హలో చెప్పండి అవునండి మీకేమి కావాలి ప్రజ్వల్ వర్క్ కేక్ అనీ అవైలబుల్లో ఉందండి బాగుంటుందండి అది ప్రిఫర్ చెయ్యొచ్చు దొరుకుతుందండి అవైలబిలిటీ ఆల్రెడీ ఉంది ఇవ్వమండి మా దగ్గర ఉండవు ఫ్రెష్గానే ఉంటాయి మీరెప్పుడిచ్చినా పర్వాలేదండి ఒక రోజు ముందిచ్చినా పర్వాలేదు ఇప్పుడిచ్చినా పర్వాలేదు ఆ రోజుకి మేము అందిస్తాము ఫ్రెష్గా ఓకే అండి దొరుకుతాయి అండి అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే అండి చేస్తాము హోమ్ డెలివరీ ఫ్రీ ఉంటుంది

బర్త్డే రోజైనా ఈవినింగైనా పంపించేస్తాము ఓకే